హలో హలో ఏ ఏమైందమ్మా ట్యాబ్లెట్లు యూజ్ చేసినారమ్మ మొన్న రాసిసినటివి అవునా కొంచెం రైస్ ఐటమ్స్ తినొద్దండి అమ్మ చపాతి అలాంటివి ఫ్రూట్స్ అలాంటివి తీసుకోండి మళ్ళీ ఒక వన్ డే అలా చూసి మెడిసిన్స్ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ రండి మా ఓకే